చెప్పండి చెప్పండి ఎందుకంటే అండి కబడ్డీ జట్టు అనేది అది మన తెలుగువారి ఆట అండి అది రాష్ట్ర స్థాయి ఆటగా కూడా కబడ్డీ ఎంపిక అవడం జరిగింది విశాఖపట్నం రెండు వేల ఇరవై మూడు నవంబర్ తొమ్మిది విశాఖపట్నం నగరంలోని ఒక ప్రైవేటు స్కూల్లో చదువుతున్న పదమూడేళ్ళ విద్యార్థిని కబడ్డీ ఆటలో తన ప్రతిభతో అందర్ని ఆకట్టుకుందండి ఆమె పేరు కబడ్డీ ఆమె చిన్నతనం నుండి కబడ్డీ ఆటలో ఆసక్తి కలిగి ఉంది ఆమె తన కబడ్డీ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తోంది చెప్పండి అంతే కాకుండా తను కబడ్డీ జట్టుకి అది కెప్టెన్గా వ్యవహరిస్తోంది ఆమె తాజాగా జరిగిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొని మంచి ప్రదర్శన కనబరచింది ఆమె తన జట్టును వి విజయం వరకు నడిపించింది ఆమె ఆట తీరు చూసిన క్రీడా నిపుణులు ఆమెను రాష్ట్ర జట్టుకి ఎంపిక చేశారు కబడ్డీ రాష్ట్ర స్థాయి ఆటగా ఎంపికైనందుకు ఆమె చాలా సంతోషంగా ఉంది భవిష్యత్తులో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని ఆమెకి ఆసక్తి ఉంది కబడ్డీ రాష్ట్ర స్థాయి ఆటగా ఎంపిక కావడం విశాఖపట్న నగరానికి గర్వకారణం ఆమె తన క్రీడ ప్రస్తుత దేశానికి గౌరవం తీసుకు రావాలని ఆశిద్దాము అండి మనము అందరం

అలాగేనండి కృతజ్ఞతలండి మీకూ కూడాను